నా పేరు సి సి మనిషా నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను నేనూ ఫస్ట్ క్లాస్ నించి థర్డ్ క్లాస్ దాకా కరీంనగరంలో చదువుకున్నాం తర్వాత పుత్తూరు గోపాల కృష్ణాపురం హాస్టల్లో చదువుకున్నాను తర్వాత అక్కడి నుంచి టెన్త్ క్లాస్ అయినాక ఇంటికి వచ్చిన ఇంటి నించి తర్వాత ఐటిఐ రెండు సంవత్సరాల తర్వాత ఐటీ చేసిన ఐటీలో డ్రస్ మేకింగ్ అనేది ట్రేడ్ తీసుకున్నా డ్రస్ మేకింగ్ తీసుకున్నాక అప్పుడు డ్రస్ మేకింగ్ చేసేటప్పుడు మా అత్త మా మేనమామ కొడుకు ధన శేఖర్ అనే అబ్బాయిని లవ్ చేసినా అక్కడికి లవ్ చేసినాక ఆయన ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు నన్ను ఇష్టపడి చేసుకున్నాక ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అయినాక ఫస్ట్ కొడుకు రెండోసారి కొడుకు పుట్టి డెత్ అయినాడు మళ్ళీ మూడోసారి కొడుకు పుట్టినాడు ఆ తర్వాత అంతకుముందు నేనూ తిరుపతికి వెళ్ళినా తిరుపతికి వెళ్ళి తిరిగి వచ్చే కాడికి తిరుపతికి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మా ఇంటాయన నాకు వంటలన్నీ చేసి పెట్టేవారు ఆ తర్వాత నేను ఇంటికి రాగానే అన్నం తినేది అప్పుడు పండు పోయిన లాస్ట్ ఇయరు పండగకి అక్కోళ్ళింటికి వెళితే అక్కడ పొంగలో పొంగలని పొంగలి పెట్టి వాళ్ళు మరీ అంత ఇది చేసేవాళ్ళనమాట వాళ్ళు చేసినాక అప్పుడు ఇది పొంగలో పొంగలని పొంగలి పెట్టి ఇంటింటికి పొంగలిని వేసిచ్చేవారు మళ్ళీ పొంగలి వేసిచ్చినాక అప్పుడు పొంగల్కనీ అర్థం అని అప్పుడు తెలుసుకున్నా కొత్త పండుగలు కొత్త డ్రస్సులు అవి ఇవి వేసి తెలుసుకున్నాక అప్పుడు తెలుసుకున్న అప్పుడు సరే ఏమి విధంగా అనమాట అనేసి అప్పుడూ వాళ్ళు వాళ్ళు నేర్పించినాక ఈసారి పొంగల్ వచ్చినాక నేను ఆ విధంగా చేయబోతాను తర్వాత నేను కూడా ఇంకొకరికి చెప్పిచ్చి ఆ విధంగానే చేయమని చెప్తా ఈ విధంగా పది నిమిషాల్లో ఒక హాఫ్నవరు నాకు అప్పట్లో అయితే టైం ఇంకా కాలేదా కాలేదా అంటూ ఉండేది ఇప్పుడు అయ్యో టైం చాల్లేదే టైం చాల్లేదే అను అంటూ ఉంటాను టైము వల్ల టైం అండ్ టైం వెయిట్ ఫర్ నన్ అంటారు అంటే టైం ఎవరికోసం ఆగదు ఆగితే కాలం ఉండదు అనే రకంతో ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కానీ కా కాలం ఎవరికోసం ఆగదు ఉండే టైముని మనం వేస్ట్ చేయకుండా మనం జాగ్రత్తగా టైమ్ని స్పెండ్ చేయాలి టైం మెయింటైన్ చేయాలనే రకంతో ఇప్పుడు బాగా ఆలోచిస్తూ ఉంటాను మనకి టైం లేదు టైం లేదు అంటూ ఉంటాం కాబట్టి మనకి ఇప్పుడు టైం అనేది మెయిన్ ఇంపార్టెంటు టైం లేకపోతే మనం దేనికైనా యాడికి పోలేం కాబట్టి మన పిల్లల్ని మనం బాగా చూస్కోవాలి బాగా చదివించాలి బాగా ఆడ ఆటాడించాలి బాగా నవ్వించాలి ఆరోగ్యమే మహాభాగ్యమంటారు ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా బాగుంటుంది అనే రకంతో ఇప్పుడు పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి అనే రకం తో ఇప్పుడు అందరూ బాగుంటారు కాబట్టి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ ఇంక మీదట మనం అందరూ కూడా బాగుండాలని ఆలోచిస్తూ కానీ ఆరోగ్యంగా ఇది లేకుండా బాగుండాలని కుట్ర కుతంత్రాలతో ఏమి లేకుండా బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాను